నేను ఉండే ప్రాంతంలో ప్రజలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా ఒక విధంగా దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించడానికి చూస్తూ ఉంటారు అలాగే విజయవాడ దగ్గరలో చాలా దైవికంగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి అది హిందూస్కు హిందువులకు వొచ్చేసరికి విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఉంది కదా అది దానికి చాలామంది వెళ్తూ ఉంటారు అక్కడ వారు శాంతిని ప్రశాంతతను పొందడానికి అన్నట్టు వెళ్తూ ఉంటారు అలాగే వారు కోరుకున్నవి జరుగుతాయని అలా వెళ్తూ ఉంటారు నేను వచ్చేసరికి నేను ఒక క్రైస్తవుణ్ని కాబట్టి ఇక్కడ నేను చర్చ్కి వెళ్తాను అలాగే కొన్ని ఏదైనా ప్రత్యేక ప్రాంతం ఉంది గుణదల గుడి అని గుణదల చర్చు కొండ మీద ఉంటుంది అది చాలా ప్రత్యేకత దానికి రెండు వారాలకొకసారో లేకపోతే ఏదైనా జరగనిది జరగాలని కోరుకునే టైంలో నేను అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి చూపుతాను ఎందంటే మన మన చుట్టూ ఉన్నవారు ఎంతైనా ఉండవచ్చు కానీ మనకి దేవునితో మాట్లాడాలనే ఒక సంకల్పం ఎప్పుడైతే వస్తుందో అలాంటి సమయంలో మనం కొంచెం ప్రత్యేకతున్న ప్రాంతానికి వెళ్ళి ప్రార్థిస్తే కనుక మనకి ఏదో కొంత ఫలితం దక్కుతుందని మనం భావిస్తాము అదేవిధంగా మనం ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రతీ ఆదివారాలు చర్చ్కి వెళ్తారు గుళ్ళకి వెళ్తారు అలాగే వారు దేవునితో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తారు వారు జీవితాల్ని మార్చుకుంటాకి అలాగే పిల్లల పిల్లలకి లేకపోతే వారి ఆరోగ్యరీత్యా ఇలా వారు చాలా విధంగా దేవున్ దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటారు ఆధ్యాత్మికంగా అంటే చాలామంది బైబిల్ చదువుతారు లేదా పాస్టర్ల చేత ప్రార్థన చెయ్యించుకోవడం వారి జీవితంలో ఏదో ఒక బాధాకర సంఘటన జరిగినప్పుడు దేవుని నమ్ముకుంటే వారు ఆ బాధ నుంచి బయటపడినప్పుడు ఆ నమ్మకం అనేది ఇంకా బలపడి వారు దేవునిలో ఇంకా కొంచెం ఎదగడానికి ఆసక్తిగా ఉంటుంది ఈ ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు ఎదగడానికి ఒక మార్గదర్శకంగా ఎదుటి వారికి చెప్పుకుంటానికి మే మేము ఇలా నమ్మినందుకు ఆయన మమ్మల్ని విడవలేదు ఆయన మా మా వెంటనే ఉన్నాడని ఇతరులకి చెప్పి వారిని

ప్రోత్సహించినట్టు ఉంటుంది అలాగే దేవునిలో వీరు ఎదిగినట్టు కూడా ఉంటుందని నేను అనుకుంటాను మా ఇంటి దగ్గర చర్చ్లకి వెళ్తాము అలాగే ఏదైనా ప్రత్యేకత ఉన్న ఒక స్థలానికి వెళ్ళి మరీ కూడా ప్రార్థన చేసిన రోజులనేవి ఉన్నాయి రోజూ బైబిల్ చదవడం అనేది కూడా ఒక మంచి విషయం అది కూడా మీకు ఆధ్యాత్మికంగా మీకు చాలా సహాయం చేస్తుంది దేవునితో మాట్లాడడానికి అదొక మార్గంగా చాలామంది భావిస్తారు ఇప్పటికీ కూడా చాలామంది ఆ నమ్మకంతోనే వారి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు